హలో సీడ్స్ షాపా సీడ్స్ కావాలి బ్రో పత్తి కావాలి మొక్కజొన్న కావాలి దొరుకుతాయా బ్రో మంచిగుంటాయా బ్రో ఏవ్ మొక్క సీడ్స్ కావాలి బ్రో ఒక ఎకరానికి కావాలి పి పత్తికి పురుగు వస్తుంది బ్రో మందులు ఉంటాయా

కావాలి బ్రో ఒక ఫైవ్ ఎకర్స్ ఉన్నాయి పత్తి వేద్దాం అనుకుంటున్నా టూ ఎకర్సు వన్ వన్ ఎకర్ ఏమో ఏమన్నా వెజిటేబుల్స్ అట్లా వేసుకుంటే వెజిటేబుల్స్వి ఉన్నాయా బ్రో

పత్తివి కావాలి బ్రో ఒక ఎకరానికి ఎన్ని వేసుకోవచ్చు ఎన్ని ఎంత సీడ్స్ పడతాయి ప్యాకెట్సా ఒక ప్యాకెట్కి ఎంతుంటుందండి మరి షాప్ల సరే డిస్కౌంట్ లేదా బ్రో ఒకటేసారి అన్నీ తీసుకుంటాం ఒక ఫైవ్ ఎకర్స్వి ఉన్నాయిగా న్నీ తీసుకుంటాం ఒక ఫైవ్ ఎకర్స్వి ఉన్నాయిగా

ఎప్పుడూ షాపు ఓ ఓపెనే ఉంటుందా

ఎక్కడ బ్రో పెద్దపల్లిలో లొకేషన్ ఓ ఓకే ఓకే బ్రో వస్తా నేను కనీసం ఒక్కసారి చూసినా కూడా పెద్దపల్లిలో

టెస్టెడ్ శాంపిల్స్ తీసుకురా బ్రో మాకు షాపులో ఉంటాయా టెస్టెడ్ శాంపిల్స్ గూడా టెస్టెడ్ ఏమేముంటాయి బ్రో పత్తికి ఇస్తారా మొక్కకి ఇస్తారా ఓకే బ్రో కావాలి టెస్టెడ్ గూడా తీసుకుంటాం అవి మంచిగా రిజల్ట్ వస్తే తర్వాత రెగ్యులర్గా వచ్చి తీసుకుంటాం మెయిన్ ఈ మధ్యలో చెట్టు పెరగకుండా అట్లా అట్లా ఏమైతే ఉన్నాయిగా అంత వరకు వైపువి చెట్టు పెరగకుండా అట్లనే ఉండది కదా బ్రో అంటే మంచిగానే వస్తుందా చిగురు మంచిగా పెరగాలి వస్తాం బ్రో దగ్గరనే పెద్దపల్లే మాది కూడా పెద్దపల్లిలోనే ఉంటాం అదే మీ షాపులో ఎక్కువ పోతాయి కదా అందరూ మాట్లాడకుంటే ఫోన్ తీసుకొని కాల్ చేసినాం

అదే బ్రో వస్తాం మేము అన్నీ తీసుకుంటాం కొద్దిగ డిస్కౌంట్ కూడా కొంచెం ఎక్కువనే ఇయ్యండి ఇక రెగ్యులర్గా వస్తాం మేము

అదే బ్రో మొన్న మీరు అడ్వర్టైజింగ్కి వచ్చి టెస్ట్ శాంపుల్స్ ఇచ్చారు చూడుండి అక్కడ అక్కడ కొన్ని కొన్ని జాగాల్లో అక్కడ చూసాం బ్రో బాగానే రిజల్ట్ వచ్చింది అదే అదే చూసినాం బ్రో బాగున్నాయి మీ సీడ్స్ కూడా చాలా మంచిగా వస్తుంది అంటా

ఓకే బ్రో ఖచ్చితంగా వస్తాం ఓకే ఓకే బ్రో ఖచ్చితంగా వస్తాం ఇవన్నీ తీసుకుంటాం ఓకే బ్రో

సరే ఏటాకు వరికి మంచి సీడ్స్ మీరే ఏదైనా రికమెండ్ చేస్తే అవి కూడా వాడతాం ఇవి రెండు వస్తే అవి తీసుకుం రెగ్యులర్గా ఇంక మేము కూడా చెప్తాం అట్లా

ఖచ్చితంగా వస్తా ఊరు తెలుసు మీ షాపు ఎక్కడుంటుందో లొకేషన్ కూడా తెలుసు

మా రిలేటివ్స్ కూడా ఉన్నారు సో వాళ్ళకు కూడా రికమెండ్ చేస్తా చాలా ఫేమస్ కదా మీ షాపు

ఓకే బ్రో